సన్న పడడానికి ప్రయత్నించే వారికి చాలా గృహ వైద్యాలు ఉన్నాయి అనగా చాలామంది నిమ్మరసంలో తేనె వేసుకొని తాగినట్లయితే సన్నబడతారు అని చెబుతారు అలాగే ఆహారం తక్కువ తీసుకొని ఫైబర్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా సన్నబడతారు అనుకుంటారు అలాగే వారు ఎక్కువగా బాధ పప్పు జీడిపప్పు లాంటి ఎక్కువ క్యాలరీస్ ఉండే ఆహారం తీసుకోకుండా ఇలాంటి ఆహారాలు తీసుకున్నట్లయితే సన్నబడతారని అనుకుంటారు